మేము ఇండేన్ గ్యాస్ నుండి కాల్ చేస్తున్నాం మేడం మీ ఆర్డర్ ప్లేస్ అయ్యింది మేడం టూ డేస్ అవుతుంది మీరు ఆర్డర్ చేసి సో వాటితో పాటు మీకు ఇంకా ఇంకా ఏమైనా కావాలా ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారా ఆ ఆ రీఫిల్ రీఫిల్ వచ్చి టూ హండ్రెడ్ ఉంటుంది మేడం రెగ్యులేటర్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఉంటుంది డెలివ హోమ్ డెలివరీ కదా మీది ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయ మేడం ఫిఫ్టీ రూపీస్ ఉంది మేడం మీరు సిలిండర్ ఆర్డర్ చేసి టూ డేస్ అవుతుంది మీ ఆర్డర్ ప్లేస్ అయింది మీరు ఎక్ట్రా రెగ్యులేటర్ ఇంకా రీఫిల్ పైప్ ఆర్డర్ చేస్త చేస్తున్నారు కాబట్టి మీ లొకేషన్ లిస్ట్ ఏమైనా ఉంటే మీకు కాల్ చేస్తాం మాకు కొంచం అవైలబుల్గా ఉండండి చెప్పండి మేడం ఓకే మేడం మీకు ఇంకా క్లీన్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మేము వచ్చి రిపేర్ చేస్తాం మేడం చేస్తాం మేడం బట్ దాన్ని కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతాయి హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే ఓకే మ్యామ్ ఓకే మీ ఆర్డర్ మేము కాల్ చేసి చెప్తాం మేడం మీకు టూ డేస్లో డెలివరీ అవుతుంది మీకు అయితే ఓకే మ్యామ్ ఎస్